మా పంటలు అమ్మడంలో అంటే మధ్యవర్తులు ఎక్కువగా మోసం చేయడానికి చూస్తారు కానీ వారు రైతుకి న్యాయం చేయాలి అనేది ఎవరు చూడరు ఎక్కువగా నొక్కడానికి చూస్తారు కానీ డబ్బులు ఏమైనా వస్తే ఎక్కువ వచ్చాయంటే ఆశపడతారు వాళ్ళు తీసుకోవడానికి ఎక్కువ ఆలోచిస్తారు కానీ మనం మనం మధ్యవర్తులు ఎక్కువగా నష్టం కోసం ఉంటారు మనకైతే లాభం అయితే చేయరు ఎక్కువగా మరియు మళ్ళీ

పంట ఎక్కువగా తీసినప్పుడు ఎక్కువగా మనకు లాభం వస్తుంది తక్కువ వేసాం ఎక్కువ లాభం వస్తుంది మరియు మళ్ళీ తినేటప్పుడు మనకి అమ్మడానికి వెళ్ళినప్పుడు కొనేవారు ఇంకా ఎక్కువగా ఇవ్వ డబ్బులు పెట్టడానికి వీలు ఉండదు వాళ్ళు ఇంక వాళ్ళు ఎప్పుడు కొను కొంటారు కాకపోతే ఎక్కువ రేటు పెట్ట పెట్టరు తక్కు తక్కువ పెడతారు మరియు ఎక్కువ కొంటారు కానీ తక్కువ పెట్టుకుంటు ఉంటారు వాళ్ళు